నేనైతే ఆన్లైన్లో షాపింగ్ చేద్దాంమని ఆన్లైన్లో యాప్ అయితే ఓపెన్ చేసినా అండ్ ఆన్లైన్లో షాపు ఓపెన్ చేసి చూస్తూనే ఇట్లా స్క్రోల్ చేయగా స్క్రోల్ చేయగా నాకైతే జీన్స్ ప్యాంట్లయితే కనిపించినాయి జీన్స్లు అండ్ చూడగానే బాగా అట్రాక్ట్ అయిపోయిన ఎందుకంటే అలాంటి జీన్సును అయితే ఇంతవరకు అయితే యూజ్ చేయాలేను అండ్ ఆల్సో జీన్సు వచ్చేసి మంచి క్వాలిటీతోనైతే ఉన్నాయి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అండ్ కంపెనీ కూడా మంచి బ్రాండెడ్ అయితే ఉన్నది అండ్ క్లాత్ విషయానికి వత్తే క్లాత్ కూడా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అండ్ వచ్చేసి ప్రొడక్టు వచ్చేసి మంచి ఆఫరు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో నైతే నాకైతే వస్తుంది సో చూద్దాం మనమైతే ప్రొడక్టు చూద్దాం అని చూ ఆర్డరు చేసుకున్నాం ఆర్డర్ చేసుకున్నాక ఇది వచ్చేసింది ఆర్డరు ప్యాకేజీ కూడా చాలా నీట్ అండ్ క్లీనుగానైతే ప్యాకేజింగు అయితే చేసారు వితౌట్ ఏనీ డెమేజు స్టిచెస్ ప్రొబ్లము కాకుండా ఏనీ ప్రొబ్లము కాకుండానైతే ప్రొడక్టు మంచి సేఫుగానైతే చేరింది నాకైతే ఆ ప్రొడక్టు వచ్చేసి నేనైతే ఆర్డరు చేసిన కలరే వచ్చింది కాబట్టి నాకు బాగా నచ్చింది అండ్ క్లాత్ విషయానికి వచ్చేసరికి క్లాత్ కూడా మంచి బ్రాండెడ్ క్లాత్ అయితే ఉన్నది అండ్ కలరు ఆ బ్రాండెడ్ ప్యాంటు అండ్ ఆల్సో నాకు మంచి డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఫీలయ్యాను ఎందుకంటే మంచి క్వాలిటీ ప్యాంట్ మంచి కాల్ కలరు నెన్ నేను అనుకున్న కలరైతే నాకైతే వచ్చింది అండ్ ప్రొడక్టు మంచి ప్యాకింగ్ వచ్చింది ఏం డెమెజ్ కాకుండా అందుకే నాకైతే చాలా క్వాలిటీ అయితే అనిపిచ్చింది సో ఇలాంటి ప్రొడక్ట్సు వల్ల మనకైతే చాలా ప్రాఫిట్ ఉంటుంది ఎందుకంటే బయట ధరలైతే చాలా పెరుగుతున్నాయయి సో ఇలాంటి ప్రొడక్ట్సు కలెక్ట్ కరెక్టు మనం మనమేదైతే ఏ కలరైతే ఆర్డరు పెట్టినామో అదే కలర్ అయితే డెలివరీ అవ్వడం మనది మంచి విషయం అనుకోవచ్చు అండ్ ఆల్సో మంచి బ్రాండెడ్ అండ్ బ్రాండెడ్ ప్యాంట్ అయితే వచ్చేసింది అండ్ బ్రాండెడ్ ప్యాంటుకి సంబంధించిన ఒక సమ్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి ఆ ట్యాగ్స్ని చూస్తుంటే అర్దమైపోతుంది బ్రాండెడ్ ప్యాంటని అండ్ కాస్ట్ కూడా మంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లో అయితే నాకైతే దొరికింది అండ్ చాలా బాగా నచ్చింది ప్యాంటు కూడ నాకు ఇలాంటి ప్యాంట్సు ఇలాంటి ఆర్డరు వల్ల మనకైతే చాలా ప్రాఫిట్ ఉంటుంది ఎందుకంటే బాగా ఏందంటే బయట కొనుకునేదానికంటే ఈ ఆన్లైన్ షాపింగ్ చేయడం బెటర్ బయటకి వెళ్తే చాలా చాలా ధరలు చెప్తారు సో ఇలాంటి ఆర్డరు వల్ల

షేడెడ్ లేకుండానైతే పర్ఫెక్టు కలరైతే వచ్చింది సో అందుకైతే నాకు చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది